దయచేసి హైటెక్ సిటీలో ఉన్న సద్గురు రెస్టారెంట్ నుండి ఆహారం ఆర్డర్ చెయ్యండి నాకు పనీరు బటర్ మసాలా రెండు నాన్లు ఒక వెజ్ వెజిటేరియన్ ఫుడ్డు రైసు మరియు ఒక స్వీటు గులాబ్ జామూన్ కావాలి రెస్టారెంట్ చిరునామా స్వగరువ రెస్టారెంట్ హైటెక్ సిటీ ఈ హైదరాబాదు డెలివరీ చిరునామా శ్రీలక్ష్మి అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ రెండు మూడు రెండు సున్నా మూడు మాదాపూర్ హైదరాబాదు ఐదు సున్నా సున్నా ఎనిమిది ఒకటి ఆర్డర్ తరువాత వచ్చేటట్లు చూడండి